హలో చెప్పండి అవును మ్యామ్ చెప్పండి ఉన్నాయి మ్యామ్ మా దగ్గర ఈ మీకు కావాల్సినవి సైంటిఫిక్ క్యాలికులేటర్స్ బ్రౌన్ షీట్స్ అవన్నీ ఉన్నాయి ఓకే మ్యామ్ అంటే మీకు లాంగ్ నోట్ బుక్సా లేదా రూల్డ్ బుక్సా లేదా వైట్ ప్లెయిన్ బుక్స్ కావాలా అలాంటివి ఏ బుక్స్ కావాలి మ్యామ్ ఓకే మ్యామ్ మీరు ఎలా మా కొనుక్కోవాలనుకుంటున్నారు ఐ మీన్ బల్క్లో అంటే మీకు బల్క్లో కావాలా లేకపోతే సింగిల్ సింగిల్ పీసెస్ లాగా కావాలా మ్యామ్ ఓకే మ్యామ్ ఒకవేళ మీకు సింగిల్గా అంటే ప్రైస్ ఎక్కువ పడుతుంది కానీ మీరు బల్క్లో కావాలనుకుంటున్నారు కాబట్టి మా దగ్గర డిస్కౌంట్ ఇస్తాము మాకు బల్క్లో అంటే మీకు ఏవేవి కావాలో స్పెసిఫిక్గా చెప్తారా మ్యామ్ అవి ఎన్ని ఓకే ఓకే మ్యామ్ ఓకే ఓకే బ ఫిఫ్టీ కావాలా మ్యామ్ ఓకే మ్యామ్ అయితే మీకు సైంటిఫిక్ క్యాలికులేటర్స్ మీరు ట్వంటీ అడిగారు కాబట్టి మీకు ఒక మహాయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మ్యామ్ ఓకేనా మీకు ఓకే మ్యామ్ ఇంకా మీకు బ్ బుక్స్ కావాలి అన్నారు కదా బుక్స్ ఎంత అని అనుకు అంటే ఎంత ఎంత క్వాంటిటీ అనేది ఎంతగా ఎన్ని బుక్స్ కావాలి ఓకే మ్యామ్ ఎన్నిపేజెస్వి బుక్స్ కావాలి మ్యామ్ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ అలా ఓకే మ్యామ్ అన్ని మ్యామ్ ఇంకా ఈ స్టేషనరీ అన్ని మీకు డిస్కౌంటు అన్నిటికి కలిపి అన్నిటికి అన్నిటి మీద తర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మ్యామ్ ఓకే మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్